ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ ఇప్పుడు ఉన్న అటువంటి ప్రభుత్వ పథకాలు ఆ ఆరోగ్యశ్రీ కావచ్చు ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు మనకు చాలా మంది పేద ప్రజలకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇప్పుడు డబ్బు లేని పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆ కొన్ని లక్షల రూపాయల వరకు వైద్యం అనేది ఉచితంగా జరుగుతుంది అది చెప్పడానికి ఒక మంచి అవకాశం పేద ప్రజలకు కావచ్చు అది ఒక మంచి పథకం అన్నమాట ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ వైద్య సేవలు అంటే ఆ ధనవంతులు వాళ్ళకి ఉన్న స్థోమతని బట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు కానీ డబ్బు లేనివాళ్ళు ఆ ఇంకా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా వేరే వాళ్ళకి మార్గం అనేది ఉండదు కాబట్టి ప్రభుత్వ వైద్యసేవనే వాళ్ళు ఎంచుకుంటారు అన్నమాట ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు అనేవి ప్రతి ఒక్క పట్టణానికి ఒక ఆసుపత్రి ఉన్నది ఖచ్చితంగా ఉంది ఆ చుట్టుపక్కల గ్రామాలు అన్నీ గ్రామాల్లో ఉన్న పేద ప్రజల అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఆ వైద్యసేవలు అనేవి తీసుకుంటారు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తారు అలా కాకుండా ఇప్పుడు చెప్పాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్ కంటే ప్రభుత్వ హాస్పిటల్ కొన్ని కొన్ని పట్టణాల్లో మంచి మంచి వైద్య సేవలు అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రులలో భోజనం కావచ్చు ఆ ఒక గుడ్డు కావచ్చు పాలు కావచ్చు అనేవి ఆ పేషెంట్లకు ఉచితంగానే పంచుతున్నారు కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో అలా ఉచితంగా ఆహారం అనేవి ఇవ్వట్లేదు కదా ఇవ్వరు కూడా అది ఆ మాకున్న ప్రాంతంలో అయితే చాలా మంది వరకు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేసుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు ఆ మేము ఆ మా చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ఆ పేదవాళ్ళు కావచ్చు డబ్బు ఉన్నవారు కూడా కావచ్చు వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళి వైద్యం చేసుకుంటారు ఎందుకు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు ఉన్నకాలంలో అందరికీ మంచిగా ఆరోగ్యకరంగా ఆ ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరికీ సమానమైన విధంగా ఆరోగ్య సేవలు అనేవి అందజేస్తున్నారు అందువలన ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు బాగానే ఉన్నాయి